కోనసీమ జిల్లాలో ప్రధాన వినోద కార్యక్రమాలు ప్రదర్శనశాలలు సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు సాంస్కృతిక సంగీత ప్రదర్శనలు క్రికెట్ ఖోఖో కబడ్డీ మొదలైన ఆట పోటీలు సినిమా థియేటర్లు జాతరలు మొదలైనవి ఈ ప్రదర్శనలు ఆట పోటీలు ప్రదర్శనశాలలు ఎక్కువగా ప్రభుత్వ కాలేజీ మైదానలలోనూ ఖాళీ మైదానాలలోనూ జరుగుతూ ఉంటాయి జాతరలు ఎక్కువగా గుడి దగ్గర జరుగుతూ ఉంటాయి మా దగ్గరలో జనం వెళ్ళే సినిమా థియేటర్లు ఆర్ఎస్ మినీ మల్టీప్లెక్స్ లక్ష్మీనారాయణ సత్య చంద్ర మొదలైనవి మైదానాలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మొదలైనవి పార్కులు బురుసువారి సావరం పార్క్ మొదలైనవి తోటలు ఎక్కువగా యజమానుల స్వంత కార్యక్రమాలకి ప్రయోజనాలకి ఉపయోగిస్తారు అందులో మిగతా వారికి ప్రవేశం ఉండదు మైదానాలలోకి పార్కులలోకి జాతర్లలోకి ప్రవేశం ఉచితం కానీ సినిమా థియేటర్లోకి రుసుము కట్టి వెళ్ళాలి